ఏవమ్మా చెప్పండమ్మా ఏం కావాలమ్మా పులస అమ్మా ఇది

వస్తాయి అమ్మా మేము అక్కడి నుంచే తీసుకోస్తాము అమ్మా అంటే పులస పులస అని చెప్పి అంటున్నారని చెప్పి ఈ మధ్యలో తీసుకొచ్చాను ఓ కేజీ ఉంటుందమ్మ తూకం బట్టి దాని రేట్ ఉంటుందమ్మ అది ఒక అర కేజీ తూగిందని అనుకో మూడు వేలు ఉంటుందమ్మ కొంచం పెద్దది వేసుకొని కేజీ తూగితే కనుక ఆరు వేలు అలా ఉంటుందమ్మ అదేలే అమ్మా అంటే చెప్తున్నానమ్మ దీని ధర తెలియాలి కదా మీకు సరే అమ్మా చెప్తానమ్మా అన్నీ కలిపే చెప్తాను పీతల్లో కూడ రకాలు ఉన్నాయమ్మా గండ్ర పీతలు తర్వాత గుడ్డు పీతలు అలాగే అమ్మా ఇంకేమైనా కావాలమ్మా పచ్చి రొయ్యలు ఇలాంటివి ఉన్నాయమ్మ ఇదిగో అమ్మా టైగర్ రొయ్యలు ఇప్పుడే వచ్చాయి లేకుండా ఇస్తానమ్మా మరీ డైరెక్ట్గా పర్లేదా ధర ఎక్కువ ఉంటుంది మరి అలా అలాగే అమ్మా విడివిడిగానే కడతాను అమ్మా పులస ఒక కేజీ పులస కేజీ పీతలు కేజీ రొయ్యలు అంతేకదమ్మా సరే అమ్మా ఇదిగో అమ్మా తీసుకో అమ్మా ఓకే అమ్మా సరిపోయింది అమ్మా సరే అమ్మ